మా ప్రాంతంలో అయితే ఎక్కువగా సర్ది దగ్గు జ్వరము అట్లాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువ మందికైతే వాటి కోసం అయితే మేము ఆర్ఎంపి డాక్టర్ని కలుస్తము ఇంకా వాళ్ళు చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అంటే కోళ్ళు తినద్దు అట్లాంటివి ఉంటాయి కదా ఐస్క్రీమ్లు అట్లాంటివి తినద్దు లేకపోతే మసాలా చాయ్ తాగడము ఇంకా ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవడము టైంకి తినడము అట్లాంటి అయితే తగ్గిపోతుంది ఒకవేళ దగ్గుకు అయితే ఆక్సిజన్ పెట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి జ్వరంకైతే టాబ్లెట్స్ ఎక్కువ జ్వరం వచ్చిందనుకో డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటము అదే నార్మల్గా ఉందనుకో ఫీవరు అప్పుడు ప్యారసిటమల్ ప్యారసిటమల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అట్లనే ఇంకా ఇట్లా నార్మల్గా అయితే మా ఊర్లో ఇవే వస్తుంటాయనమాట ఒకళ్ళ నుంచి ఒకరికి సోకుతూ ఉంటాయనమాట ఒకవేళ ఒక ఒక ఫ్యామిలీ మెంబర్కి కోల్డ్ అయిందనుకోండి అట్లనే కోల్డ్ అయితే వాళ్ళ ఇంట్ల కూడా ఒకళ్ళకి ఇంకొకళ్ళకి కోల్డ్ అవుతుంది ఎందుకంటే అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తూ ఉంటుందనమాట ఫీవర్ కూడా అంతే ఒకలకి వచ్చిందంటే ఇంకొకళ్ళకి వస్తుంది అట్లా ఒకళ్ళ తరపునుంచి ఇంకొకల తరపున పోతూ ఉంటుందనమాట దాని కోసం మనం ఆర్ఎంపి డాక్టర్ని లేకపోతే దగ్గర్లున్న హాస్పిటల్స్కెళ్ళి చూపించుకుని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా ఇట్లుండాలి ఇట్లుండాలి అని డాక్టర్స్ ఇస్తారు కదా అవన్నీటిని పాటించాలి టైంకి తినాలే అంటే నిద్ర సరిగా పోవాలి అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి ఎస్పెషల్లీగా అంటువ్యాధులు అంటుకోని వ్యాధులు పోషకాహార లోపం అంటే ఈ మధ్యన అయితే మా ఊర్లో అట్లాంటివి ఏం జరగలేవనుకోండి కానీ ఎప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు అయితే ఫుల్లు అందరూ అంటుకోవద్దు ముట్టుకోవద్దు ఒకరి నుంచి ఒకరికి సోకుతుందనేసి డోర్లు తలుపులు కూడా వేసుకున్నరు అన్ని ఇంట్లోనే చేసుకున్నరనమాట ఓన్లీ బయటికి ఎప్పుడంటే ఏదైనా సరుకులు కావాలంటేనే బయటికి రావడం కొంతమందికి అయితే అది కూడా లేదు ఇంట్లోనే చెట్లు ఉంటాయి కూరగాయల చెట్లు అవి కూడా ఆకుకూరలు అవన్నీ తింటే తిని ఉంటారనమాట ఆకుకూరలు అట్లాంటివి తిండం వల్ల మంచిగా అవుతుందనేసి కొంతమంది అయితే ఏమంటారు పసుపు పసుపునే ఇట్లా ముద్దలు చేసుకుని తిన్నారన్నమాట ఆ టైంలో ఇమ్యూనిటీ పెరుగుతదనేసి ఇమ్యూనిటీ కోసం అయితే ఇంకా పాలు ఎక్కువ తాగడము ఆకుకూరలు తినడము అంటే ఫిజికల్గా అంటే ఇమ్యూనిటీ ఉంటేనే కదా మంచిగుంటారనమాట చిన్నపిల్లలకైతే ఎంత జాగ్రత్తగా చూసారంటే అంటువ్యాధులంటే అసలు పిల్లలని అసలు బయటకు కూడా రానీయలేదు రానీయకుండా అంత బాగా కాపాడారు కాపాడి ఇంకా ఊర్లో అయితే కరోనా వచ్చినప్పుడు ఎవరన్నా వేరే ఊర్ల నుంచి వచ్చిర్రంటే వాళ్ళ వాళ్ళని చూడడానికి కానీ కలవడానికి కానీ అస్సలు రాలేదు ఒకప్పుడు అయితే ఎవరన్నా వచ్చారు కొత్త చుట్టాలంటే ఇట్లా అందరూ వచ్చి ఇట్లా మీటింగ్ పెడుతుండే అనమాట మాట్లాడుకుంటుండే ఆ ఏంటి మీ ఊర్లో ఎట్లుంది మీ ఊర్లో ఇట్లుంది ఆ ఊర్లో ఇట్లుంది అనుకుంటా కానీ ఎప్పుడైతే ఇట్లా అంటువ్యాధి అన్నమాట ఇది అంతే కదా కోవిడ్ నైన్టీన్ అంటువ్యాదేగా అట్లా కోవిడ్ నైన్టీన్ వచ్చిందంటే ఒకరి ఇంటికి ఒకరు రావడానికి కూడా భయపడ్డారు అసలు ఎట్లా అంటే ఇంకా అమ్మ మాకు తెలియదు అన్నంత వాళ్ళు మాకు తెలియదు వాళ్ళు చచ్చిపోతే మేము చచ్చిపోవాలా వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు వాళ్ళకి ఏమన్నా వ్యాధి ఉందేమో అట్లా అనమాట ఎంత అంటే చాలా జరినాయనమాట ఊర్లల్లో అనమాట అట్లాగా అట్లనే ఇంకా పోషకాహార లోపంకి వచ్చినమంటే పోషకాహార లోపము అంటే సరిగ్గా విటమిన్స్ ఉన్న పోషకాహార లోపం వల్ల కూడా ఇదే వ్యాధులు వస్తుంటాయనమాట క్వాషియర్స్ సిండ్రోమ్స్ అట్లాంటి వ్యాధిస్ వస్తాయి వస్తాయి కదా అంత చిక్కిపోవడము అట్లాంటివి అవుతాయి మనం ఏంటంటే ప్రోటీన్ గల ఫుడ్డు తీసుకోవాలి ఏంటి బనానాస్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకా ఆకుకూరలు ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కంటిచూపు కూడా పెరుగుతుంది అలా ప్రోటీన్స్ విటమిన్స్ కూడా బాగా ఉంటాయి ఇంకా ఆరెంజెస్ ఆరెంజెస్ తీసుకోవాలి ఆరెంజెస్ లెమన్స్ బనానాస్ అట్లాంటివి తీసుకోవాలనమాట తీసుకుంటే మనం హెల్త్ పరంగా బాగుంటాం డైలీ మిల్క్ తాగాలనమాట అట్లా అయితే కొంచెం ఏమంటారు ఎట్లా కొన్ని వ్యాధులు వస్తాయి కదా వాటిని తట్టుకొనే వల్ల మనకి ఇమ్యూనిటీ ఉంటేనే కదా మనం ఏదన్నా చేయాలంటే కూడా చేస్తాం అట్లా అనమాట ఏంటిదంటే ఫస్టఫాల్ ఒకవేళ పోషకాహార లోపం వస్తే మళ్ళ మనము ఇవన్నీ సరిగ్గా ఫుడ్ ఐటమ్స్ తీసుకోము కదా ఫుడ్ ఐటమ్స్ తీసుకోపోనప్పుడు మనకే పోషకాహార లోపం వస్తుంది అప్పుడు మనం ఫుడ్డు తీసుకున్న దానికన్నా టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది ఇంకా విటమిన్ టాబ్లెట్స్ ఇప్పుడు దొరుకుతాయి కదా విటమిన్ బిటువల్ పోలెట్టు అట్లాంటియి అట్లాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనకే అంటే అవి మనకి న్యాచురల్గా దొరికేటివి కదా మనం వాటిని ట్యాబ్లెట్స్గా తీసుకుంటే మన హెల్త్కే ఎనర్జీ వస్తుంది కానీ మనము

ఇట్లాంటి వ్యాధులు చాలా వస్తాయనమాట అందుకనే మనము అంటువ్యాధులంటే ఇంగ గజ్జి గజ్జి ఉంటుంది కదా గజ్జి అంటే చిన్న చిన్న కురుపులు అవుతాయి దాంట్లో నుంచి బ్లీడింగ్ అవుతుంది సీరం కూడా అది కారుతుంది కదా అట్లాంటివి ఉన్న వాళ్లతోటి ఎక్కువ ఉండరనమాట ఊర్లల్లో అట్లాంటి వాళ్ళని అయితే చూడడానికి కూడా ఇష్టపడరు ఏంటి ఆమెకి ఇట్లా ఉంది ఆమెతో ఏంటి మనకి అని అంటే డిఫరెన్స్ చూపిస్తారు కదా అట్లా డిఫరెన్స్ చూపిస్తారనమాట అంటువ్యాధులు ఉంటే అసలు వాళ్ళని ముట్టుకొనుడు కాదు కదా వాళ్ళు ఉన్న ప్లేస్కి కూడా వాళ్ళు పోరు వేరేవాళ్లు అట్లుంటుంది అందుకనే మనము సరిగ్గా ఫుడ్డు తీసుకొని విటమిన్స్లల్లో ఫుడ్డు తీసుకొని మంచిగా తిని మంచిగా ఉంటే మనకు ఎట్లాంటి అంటే రోగాలనమాట వ్యాధులు అట్లాంటి డిసీజెస్ ఏం రావనమాట మనమే హెల్తీగా ఉంటాము మనమే హెల్తీగా ఉంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హెల్తీగనే ఉన్నట్టు అంటే మనం కూడా ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగుండాలి అంటువ్యాధులు పోషకాహార లోపం అట్లాంటియి రాకుండా ఉండాలంటే డైలీ విటమిన్స్ గల ఫుడ్డు ప్రోటీన్ గల ఫుడ్డు తీసుకుంటే అట్లాంటివి ఏం రావనమాట ఇంకా ఇట్లాంటివి వస్తూ ఉంటయనమాట ఊర్లల్లో వాటికి ఏందంటే సొల్యూషను సరిగ్గా తినడం ఇమ్యూనిటీ గల ఫుడ్ ఇమ్యూనిటీ ఉండాలంటే కొంచెం అంటే ఫుడ్ సరిగా తీసుకోవడం ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ అవన్నీ కలిగి ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం అనమాట తీసుకోవడం వల్ల మనము స్ట్రాంగ్ అవుతాం అనమాట మనం స్ట్రాంగ్ అయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకి అట్ల అనమాట దానివల్ల మనకు వ్యాధులు కూడా రావు ఇమ్యూనిటీ పవర్ ఉంటే మనం దేన్నైనా తప్పించుకుంటామనమాట